కొన్నేళ్ళ కిందటి పాత మొబైల్స్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల మధ్య తేడాలేంటిది అంటే అప్పుడు పాత మొబైల్స్ అంటే చిన్నవి శాంసంగ్స్ అవి ఉండేవి కాబట్టి మనం అప్పుడు ఎక్కువ నోకియా మనకు తెలియని వర్షన్లో మనం ఎక్కువ నోకియా సాంసంగ్ అవి యూజ్ చేసినాం మనం జియో ఫోన్ అవి పాత మొబైల్స్ అంటే జియో ఫోన్స్ సాంసంగ్ నోకియా ఇవే పాత మొబైల్స్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే టచ్ మొబైల్స్ ఇప్పుడు మనకి ఏది అవసరం ఉన్నా ఎంత దూరంలో ఉన్నా నువ్వు వీడియో కాల్లోనే మీ పేరెంట్స్తో మాట్లాడుకోవచ్చు ఎవ్వరితో అయినా నువ్వు ఒకవేళ అమెరికా వెళ్ళినావు అనుకో చాలా దూరం చాలా దూరం వెళ్తే అక్కడ ఎంత మంది అంటే మీకు ఏప్ అప్పుడు గుర్తొస్తారు మ మమ్మీని చూడాలని అప్పుడు మీరు వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు ఏదైనా ఇప్పుడు మనకి ఏమైనా అర్థం కానివి కూడా మనం అక్కడ టైప్ చేసి మంచిగా ఫోన్లోనే సర్చ్ చేసి టైప్ చేస్తే మనకి ఏం అవసరమో అది మనం అక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఇంకా నెట్వర్క్ కనెక్షన్లు ఎలా అంటే ఇప్పుడు టచ్ మొబైల్స్ స్మార్ట్ ఫోన్ మొబైల్స్ జియో ఫోన్ జియో ఫోన్ అయితే ఎనీ టైం సిగ్నల్ ట్వంటీ ఫోర్ హవర్ సిగ్నల్ ఉంటుంది ఇంకా ఎయిర్టెల్ ఐడియా అంటే అది అస్సలు మనం ఒకవేళ విలేజ్లో వెళ్తే ఎయిర్టెల్ ఐడియా అసలు కొంచెం కూడా రాదు చెప్పాలంటే మా ఊరిలో అసలు ఎయిర్టెల్ ఐడియాకి కొంచెం కూడా ఒక పాయింట్ కూడా సిగ్నల్ ఉండదు కాబట్టి నేను ఎక్కువ జియోనే పెట్టిచ్చుకున్నా అది ఎనీ టైం నాకు ట్వంటీ ఫోర్ హవర్స్ సిగ్నల్ ఇస్తుంది కాబట్టి నాకు ఎక్కువ నేను జియోనే ఇంకా మనం సిమ్ మీరు ఏ సిమ్ అంటే నాది జియో సిమ్ నాది జియోనే ఎయిర్టెల్ ఐడియా కాదు అప్పుడు ఎయిర్టెల్ యూజ్ చేసే దాన్ని కానీ అది నాకు సిగ్నల్ రాక ఓ ఒక తలనొప్పి హెడేక్ అనిపించి నేను జియో సిమ్ని చేంజ్ చేపించుకున్నా ఇంక రీచార్జ్ డేట్ ప్యాక్లు ఎం ఎట్లా ప్రతి నెల ఎంతెంత కడతా అంటే ఒక జియో అయితే టూ ఫార్టీ టూ థర్టీ ఎయిట్ టూ ఫార్టీ నైన్ ఇంకా టూ ఫిఫ్టీ అనుకోవాలి వన్ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ వన్ మంత్ టు డేస్ బ్యాక్ వన్ మంత్ అవుతుంది రీఛార్జ్ ఇంకా మాకు ఇంకా ఎయిర్టెల్ ఐడియా అంటే కూడా అంతే వస్తుంది కానీ అది నెట్వర్క్ నెట్వర్క్ ఉండదు ఇది జియో అయితే నువ్వు ఎక్కడెళ్ళినా ఏ ఊర్లో వెళ్ళినా ఎక్కడ సిటీల సిటీ అవుట్ ఉన్న సిటీ కట్ అయినా బయట ఉన్నా ఎక్కడున్నా నీకు ఎనీ టైం సిగ్నల్ నెట్వర్క్ ఫుల్ వస్తుంది ఇంక విలేజ్లో పల్లెటూరులో అంటే చెప్పలేము అది చాలా తలనొప్పి అస్సలు రాదు అక్కడ ఇంకా ఇది జియో ఎట్లా చూడు ట్వంటీ డేస్ కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ రీచార్జ్ కూడా ఉంది నూట నలభై తొమిది రీచార్జ్ కూడా చేసుకోవచ్చు అది ట్వంటీ డేస్ఏ ఇంక దానికి దీనికి ఒక టెన్ డేస్ గ్యాప్ అనుకోవాలి ఇంకా మనం సహజంగా అయితే టూ ఫార్టీ నైన్ఏ చేపించుకుంటాం టూ థర్టీ నైన్ రీఛార్జ్ ట్వంటీ ఎయిట్ డేస్ది చేపించుకుంటాం నెట్వర్క్ అయితే ఎక్కువ సిటీలో పల్లె పల్లెటూరులో రాదు ఇక్కడనే సిటీలో వస్తుంది కాబట్టి నాకు నేను పాత మొబైల్స్ స్మార్ట్ ఫోన్లు మధ్య తేడాలు చెప్పినా పాత మొబైల్స్ అంటే అవి పాత కాలంలోవి కొనుక్కున్నాం వాడుకున్నాం ఇప్పుడు కొత్త లైఫ్ కొత్త జనరేషన్ కొత్త అన్నీ చూస్తున్నాం కాబట్టి స్మార్ట్ ఫోన్స్ పట్టుకున్నాం ఇది తేడా ఇంకా నెట్వర్క్ అంటే ఎయిర్టెల్ ఐడియా నెట్వర్క్ రాదు జియో అయితే ఎనీ టైం వస్తుంది కాబట్టి ఆ నెట్వర్క్ యూజ్ చేస్తున్నా ఆ సిమ్ అయితే జియో సిమ్ నేను వాడతాను అది ఎనీ టైం నాకు ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ సిమ్ చి ఫ్రీ ఫ్రీగా నేను జియో సిమ్ వాడతాను ఇంకా రీచార్జ్ డేట్ ప్యాక్లంటే టూ థర్టీ నైన్ రీచార్జ్ నాది వన్ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్ రీచార్జ్ ప్రతి నెల ప్రతి నెల ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే ఇంకా ప్రతి నెల టూ థర్టీ నైన్ టూ ఫార్టీ టూ ఫార్టీ అంటే ఇంకా ఫ్యామిలీలోనే ఇంకా నా ఫ్యామిలీలోనే ఐదు మంది అంటే మాకే ఒక్క మంత్కి వెయ్యి రూపాయలు అయితది ఇంకా ఇంక వాడాలి కాబట్టి ఫోన్లు కావాలి ఫోన్తోనే మనకు ఎక్కువ పని ఉంటుంది ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఫోన్లోనే పని కాబట్టి మనం ఎక్కువ ఫోన్తోనే ఉంటాం ఎనీ టైం పేరెంట్స్తో కన్నా ఫోన్తోనే ఎక్కువ ఎడిక్ట్ అయ్యి ఉంటాం కాబట్టి ఫోనే మనకి ఇంపార్టెంట్ ఇదే పాత మొబైల్స్కి స్మార్ట్ ఫోన్స్కి మధ్య తేడా సిమ్ నెట్వర్క్ జియో సిమ్ మంచిగా వస్తుంది ఇంకా సిమ్ము నాది జియో సిమ్ రీఛార్జ్ డేట్ ప్యాక్ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ ప్రతి నెల టూ ఫార్టీ రెండు నలభై రెండు నలభై అంటే ఇంకా చాలా అవుతుంది ట్వల్ మంత్స్ అంటే బాగానే చాలా ఖర్చవుతుంది కానీ ఉండాలి కాబట్టి చెయ్యాలి అది అంతే